మేము మాకు హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ కావాలండి పిఓపితోని తీసుకుందామనుకుంటున్నా అంతే కాకుండా ఓపెన్ కిచెన్ కావాలండి ఇప్పుడున్న కిచెన్నే ఓపెన్ కిచెన్ చేయాలి హాల్లో ఎక్కువమంది వస్తారు కదా సో హాల్లో లైటింగ్సు అట్లా హాల్లో అండ్ బెడ్ రూమ్లో లైటింగ్సు కిచెన్లో అట్ల అవసరం లేదండి ఓవరాల్ అంతా హోమ్ కలిపి ఒక వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ అయ్యేటట్టు చూడండి బెడ్ల్ టు బెడ్ టు బెడ్ రూమ్స్ అందులోనే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి అన్నీ గ్రానైట్స్తోనే మళ్ళీ మనకి ఇట్లా ఇట్లా డ్రా చేస్తే మనకన్నీ బోల్స్ బౌల్స్ పెట్టుకునే విధంగా ఉంటుంది చూడండి అట్లా అట్లా వేయాలి మళ్ళీ సింక్ కూడా మోడ్రన్ సింక్ కావాలి